అన్ని ప్రాంతాలలో అన్ని పండగలు ఒకే విధంగా జరుపుకుంటారు కానీ అందులో మా విశాఖపట్నంలో కొంచం ప్రత్యేకంగా చెప్పాలంటే ఉగా దీపావళి రోజు లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు షాప్లలో ఇండ్లలో నోములు నోముతూ ఉంటారు అలాగే ఉగాది రోజు ఉగాది పండుగ రోజు మన రాశి ఫలితాలను చె పంతులు చెప్తూ ఉంటారు సంక్రాంతి రోజు పూజలు చేస్తూ ఉంటారు